యువ విద్యార్థులకు సైన్స్ టెక్నాలజీ గురించి చదువుకోవడాన్ని సరదాగా మార్చడానికి కొన్ని పద్ధతులు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మరియు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్ అనుభవం ల్యాబ్ ప్రయోగాలు మోడల్ తయారీ రోబోటిక్స్ వంటి క్రియశాల పాఠాలు

గేమిఫికేషన్ సైన్స్ గేమ్స్ లేదా పజిల్స్ ద్వారా విద్యార్థులకు సైన్స్ విషయాలు పనేలా నేర్చుకుంటారు తరగతిలోని గేమ్స్ ద్వారా చర్చలు జరిపించడం ప్రశ్నోతరాలు గేమ్ బెస్ట్ ఛాలెంజెస్ వంటి వంటి గేమ్స్ ఆడిపియటం వల్ల వారే ఆసక్తిగా పాల్గొంటారు వాస్తవ ప్రపంచ అనుసంధానం సైన్స్ టెక్నాలజీ నిజ జీవితంలో ఎలా పనిచేస్తాయో చూపించండి అగ్రిమెంట్లు పర్యావరణ మార్పులు ఆరోగ్య సాంకేతిక వంటి అనువా అనువైన ఉదాహరణలు ఉపయోగించటం సంక్రాంతి ప్రాజెక్టులు విద్యార్థులు తమ వ్యక్తిగత ప్రాజెక్టులు చేయడానికి ప్రేరణ ప్రేరణ ఇవ్వడం ఉదాహరణకు చిన్న ప్రాజెక్టులు మంచి వాతావరణ వ్యవస్థలు లేదా క్రియేటివ్ ఆప్టికల్స్ డిజైన్ల తయారీ సినిమాలు డాక్యుమెంటరీలు యూట్యూబ్ వీడియోలు సైన్స్ మరియు టెక్నాలజీపై ఆసక్తికరమైన డాక్యుమెంటరీలు యూట్యూబ్ ఛానల్లో ఉపయోగించటం వీటి వీటితో వారి మనోభావాలు మరింత తేలికగా ఉంటాయి నోటిఫికేషన్ టూల్స్ మరియు అప్లికేషన్స్ కొత్త సాఫ్ట్వేర్ యాప్లు సాంకేతిక టూల్స్ ద్వారా విద్యార్థులు అన్వేషించవచ్చు ప్రత్యేకంగా ఆ ఆగుమెంటెడ్ రియాలిటీ ఏఆర్ మరియు వర్చువల్ రియాలిటీ విఆర్ వినియోగించటం విద్యా విద్యుత్ పోటీలు స్కూల్ లేదా కళాశాల స్థాయిలో సైన్స్ టెక్నాలజీ పోటీలు నిర్వహించడం ఉదాహరణకి కోడింగ్ ఆవిష్కరణ రోబోటిక్స్ పోటీలు ఈ విధంగా సైన్స్ మరియు టెక్నాలజీ సరదాగా ఉత్సాహంగా నేర్చుకోవచ్చు యువ విద్యార్థులకు సైన్స్ టెక్నాలజీ గురించి ఈ విషయాల్లో మనం చెప్పవచ్చు